అవునండి కాకినాడ లోకల్ ఏజెన్సీయేనండి ఓకేనండి కాకినాడలో ప్రెజంట్ అయితే ఎండగానే ఉందండి వర్షం పడే సూచనలు అయితే ఏమీ లేవు బీచ్కి కట్టా రావడానికి ఒకవేళ మీకు చల్లగా ఉన్న ప్రదేశాలు కావాలి అనంటే ఒకవేళ ఎండగా ఉన్నా సరే అండి మనకి పర్లేదు మనము బీచ్కు వెళ్లి చూడవచ్చు బీచ్లో రెండు రకాలు అయితే ఉన్నాయి ఉప్పాడ బీచ్ ఒకటి ఉంది నార్మల్ బీచ్ అయితే ఒకటి ఉంది చూరొందు కూడా చాలా బాగుంటాయి మనకు చూడ్డానికి దానికి దీనికి ఎంతో డిస్టెన్స్ లేదు అలాగే అటు సైడ్ గ్లాస్ హౌస్ ఉంది నెక్స్ట్ నైట్ హౌస్ కూడా ఉంది మనం అక్కడికి కూడా వెళ్ళవచ్చు

ఓకేనండి అక్కడ దాని దగ్గరలో అయితే ఒక రిసార్ట్ అయితే ఉంటుంది అండి మనము అక్కడ రూమ్ బుక్ అయితే చేసుకోవాలి అక్కడ దగ్గరలో ఉంటుంది సో మనం ఆ దగ్గరలో చూసుకుని మనం అక్కడ తీసుకోవడమేనండి అవును అండి మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఒక గైడ్ని అయితే మేము అప్పచెప్తాము గైడ్తో పాటు మేము ఒక వెహికల్ కూడా అరేంజ్ చేస్తాం అండి మీకు మీరు మార్నింగే వచ్చిన వెంటనే మీరు బీచ్లో అయితే ఎంజాయ్ చేయవచ్చు అండి అట్ట మార్నింగ్ టైం అయితే తక్కువ మంది ఉంటారు లేదు మేము ఈవినింగ్ ఎంజాయ్ చేయవచ్చు అంటే మీరు ఈవినింగ్ వెళ్ళవచ్చు సో మీరు ఫ్రెష్ అవ్వడానికి అయితే మేము ఒక హోటల్ అయితే బుక్ చేస్తాం అండి ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి అక్కడి నుంచి మీరు షాపింగ్కి వెళ్ళాలి అన్నా లేదంటే వేరే రెస్టారెంట్లకి ఫుడ్ టేస్ట్ చెయ్యాలి అన్నా సరే మేము తీసుక వెళ్తాము ఎస్ఆర్ఎంటి మాల్ అయితే ఒకటి ఉందండి ఎస్ఆర్ఎంటి మాల్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ఆడటానికి అండ్ అక్కడ ట్రావెలింగ్ చేయడానికి కూడా బాగా అవకాశం అయితే ఉన్నది అక్కడే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి సినిమా థియాక్టర్ కూడా ఉంది ఏంటి అండి మడా ఫారెస్టా ఉందండి కోరంగి ఫారెస్ట్ అది మనము హైవే ఎక్కితే చాలా దగ్గరగా ఉంటుంది అండి ఒక కాకినాడ నుంచి ఒక థర్టీ థర్టీ మినిట్స్లో అయితే మనము వెళ్ళిపోవచ్చు అక్కడికి అదే పా ఒక ముప్పై నిమిషాలు పడుతుంది అండి మనము ముప్పై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మడ ఫారెస్ట్ అంతా చూడవచ్చు మనకు అక్కడ బోటింగ్ చెయ్యాలి అన్నా సరే బోటింగ్కి అవకాశం ఉంటుంది సో వాళ్ళు సేఫ్టీ బెల్ట్ కూడా ఇస్తారు అండి బోట్లో వెళ్ళినప్పుడు మనం బీచ్కి వెళ్తే బీచ్కి ఐలాండ్ అయితే ఉంటుంది అండి హోప్ ఐలాండ్ అయితే మనకు కనబడుతుంది మనం ట్రావెల్ చెయ్యాలి అనుకుంటే మనం ఇక్కడ పర్మిషన్ తీసుకున్నట్లు అయితే అక్కడికి వెళ్ళవచ్చు దానికి కూడా మనకి బుక్ చేసుకోవాలి లేదండి ఇటువంటి వర్ష సూచనలు అయితే లేవు మీరు ఒకసారి వస్తే కాని కాకినాడని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే సార్ ఓకే అండి మీరు మీ నెంబర్ నుంచి మీకు నాకు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మా ప్రొఫైల్ అండ్ మా అడ్రస్ మా సర్వీసెస్ల కోసం మీకు లిస్టు పెడతాను అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్